హలో హలో ట్రాక్సీ ట్యాక్సీ డ్రైవరాను అవును అన్న నా పేరు శ్వేత అవును నేను ట్యాక్సీ బుక్ చేసాను కదా అవును అవును నా ట్యాక్ ఓటీపీ అన్న వన్ టూ త్రీ ఫోర్ ఓకే నేనూ మీరింకా నాకు కనబడలేదన్నా నేను ఇక్కడ వచ్చేసి ఒక హోటల్ ఉంది చూడండి మధు హోటల్ అని దాని పక్కన నిలబడి ఉన్నాను మీకు ఆల్రెడీ లొకేషన్ చేర్ షేర్ చేసాను చూడండి అవును ఈ హోటల్ పక్క నేను నిలబడి ఉన్నానండి అవును నేను ఇక్కడ రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకున్నాను చూడండి మీరు వచ్చారా నాకు కనబడలేదండి మీరు నేను ఇక్కడే ఉన్నాను మీరు నాకు కనబడలేదు అవును ఒక మధు హోటల్ అని ఉంది చూడండి దాని రైట్ సైడ్ నిలబడి ఉన్నాను నేను రెడ్ కలర్ దుస్తులు వహించానండి ఓకే ఓకే అండి ఓకే